మా తోటలో సుమారుగా మామిడిచెట్లు వేపచెట్లు రావిచెట్లు జామచెట్లు అలా చాలా రకాల చెట్లు ఉన్నాయి అవి సీజనింగ్ బట్టి మారుతూ ఉంటాయి ఆకు తొడిగినప్పుడు చాలా అందంగా విచ్చుకొని చిగురులతో పచ్చగా చాలా అందంగా కనిపిస్తుంటాయి అదే ఆకులు ఈ సమ్మర్ వచ్చేటప్పటికి ఎండిపోయి నేలపై పడిపోతూ ఉంటాయి దాన్ని మనం ఎలా క్లీనింగ్ చేసుకోవాలంటే అవి పడినప్పుడు ప్రతిసారి కూడా గాలి వేస్తున్నప్పుడు ఎగిరిపోవడము మూలలు అంటూ వెళ్ళిపోవడము అవి చెత్త చెత్తగా అయి అయిపోతూ ఉంటాయి అవి మనం రెండు రోజులకు ఒక్కసారి శుభ్రంగా మొత్తం అదంతా కూడా చీపురుతో మొత్తం తుడిచేసుకోని ఒక కుప్పలాగా ఒక పోగులాగా పెట్టుకొని మంట పెట్టడం అన్నది చాలా అద్భుతమైన చిట్కా ఎందుకంటే మనం అన్ని కూడా తుడిచేసి అలా వదిలేసినా మళ్ళీ అవి గాలికి మళ్ళీ ఎగిరిపోతూ మళ్ళీ చల్లాచదరైపోతూ ఉంటాయి అలా కాకుండా అవన్నీ కూడా తుడుచుకుంటూ ఒక కుప్పలాగా పెట్టేసి మనం మంట పెట్టేస్తే సరిపోతుంది ఆ మంట అంతా ఆరిపోయిన తర్వాత మరస్ట్ మరుసటిరోజు అదంతా ఎత్తేసి మనం డస్ట్బిన్లో వేసేసుకుంటే ఇంక ఇబ్బంది అన్నది ఉండదు అది కాలిపోయిన బూడిద కూడా అలా వదిలేస్తే అది కూడా గాలికి చల్లా చదురైపోతుంది